జీవితంలో ఆటలు చాలా ముఖ్యమైనవి భారతదేశంలో ఆటలను ప్రోత్సహించడానికి చాలా చేయాల్సినవి ఉంటుంది ఎందుకంటే ఆటలు ఆడటం అనేది బాడికి హెల్త్ పరంగా చాలా ముఖ్యమైనది వ్యాయామం చేసినట్టుగా యోగ చేసినట్లుగా బాడీలోని అన్ని పార్ట్స్ కదలటం వల్ల అన్ని అట్లా పట్టేయకుండా అన్ని ఫ్రీగా మూవ్ అవడం మనం బాగా చురుగ్గా ఉండటం మంచి హెల్తీగా ఆరోగ్యకరంగా ఉంటాము అట్లా ఆటలు ఆడటం వల్ల చాలా బెనిఫిట్లు ఉంటాయి హైట్ను బాగా హెల్తీగా బాగా ఉంటూ ఉంటాము ఇలా ఆటలు ప్రోత్సహించడం అనేది చాలా అరుదుగా ఉంటాయి ఎందుకంటే క్రికెట్ వాలీబాల్ హాకీ కోకో లాంటి ఆటోలు చాలా ఉంటాయి ఇలా ఆటలు ఆడటం అనేది క్రికెట్ పరంగా చూసుకున్నట్లయితే క్రికెటు కొన్ని క్యాటగిరీస్ పరంగా ఉంటూ ఉంటాయి ఫస్ట్ నుంచి స్కూల్లో ఆడిన ఆడినప్పటి నుంచి ఆ తరువాత అండర్ నైన్టీన్ ఆ తరువాత స్టేట్ లెవెల్ గేమ్స్ ఆ తరువాత రంజి ట్రోఫీలు ఆ తరువాత వచ్చేసి ఇంకా అప్పటి నుంచి ఉన్న సాంకేతిక పరంగా టీవీలో కనిపించేలా కొన్ని ఆటలు ఉంటాయి ఐపీఎల్ లాంటివి ఆ తరువాత వాటిలో మంచిగా మెరుగైన ప్రదర్శన కనబరిచినట్లు అయితే అంతర్జాతీయ జట్టులో కూడా ప్లేస్ సంపాదించుకోవచ్చు ఇలానే ఫుట్బాల్ కానివ్వండి హాకీ కానివ్వండి ఒక్కొక్క కేటగిరీలల్లో టెన్నీస్ బ్యాడ్మింటన్ లాంటి ఆటలు కూడా చాలా ఉంటూ ఉంటాయి ఇలా ఆటలు ఆడటం వల్ల లైక్ ఒక వాళ్ళ కెరీర్ అనేది మంచి గ్రోత్ వల్ల చాలా అందరికీ తెలిసే లాగా ఒక నేషనల్ లెవెల్లో వాళ్ళకి ఫాలోయింగ్ రావడం అనేది చాలా ఉపయోగకరంగా వాళ్ళకి చాలా లాభాలు జరుగుతూ ఉంటాయి